చెప్పండి ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మేడం మీరు ఎలా ఉన్నారు పిల్లలు గట్ట బాగున్నారా అండి అందరం బాగున్నామండి ఏం చేస్త్నాం ఖాళీయేనండి మూవీకి వెళ్ళారా భోజనాలు అయిపోనీయండి అవునండి అవునండి చాలా బోంది సినిమా మేము కూడా మొన్న ఫ్యామిలీతో వెళ్ళాము బాలకృష్ణ యాక్టింగ్ అవునండి చాలా బోంది సినిమా బాలకృష్ణ గారిది అందులో శృతిహాసన్ గారు వరలక్ష్మి గారు యాక్షన్ చాలా బోందండి అవునండి చూసారా చాలా బావుందండి చాలా థియేటర్లు అసలు హౌస్ ఫుల్ అండి అసలు టికెట్లు మేము ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నా అసలు దొరకలేదు అసల అవునండి అవునండి సినిమా చాలా బావుంది పిల్లలతో హాలిడే వచ్చినప్పుడు మొన్న ఎంజాయ్ చేసామండి బాగా పిల్లలకి కూడా చా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది సినిమా అవునండి మీరు కూడా చూసారు కదా అయితే పిల్లలతో పాటెళ్ళి అవునండి యాక్టింగ్ చాలా బావుంది ఆ క్లైమాక్స్ అయితే సూపర్గా ఉందండి సాంగ్సు స్టోరీ చాలా బాగుందండి సినిమా అవునండి నందమూరి బాలకృష్ణ గారంటే ఏమనుకున్నారు అవునండి చాలా బాగుందండి సినిమా అవునండి నాకు కూడా మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పి వెళ్ళి చూసి వచ్చారంటండి వాళ్ళు చెప్పారు చాలా బాగుంది అంటే సినిమా అందరూ పిల్లలతో పాటు వెళ్ళండి వెళ్ళండి అంటే మేము కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళామండి సినిమాని బాగా ఎంజాయ్ చేసారు మా పిల్లలు మేముని యాక్టింగ్ దానికి సాంగ్స్ గురించి వరలక్ష్మి గారి డైలాగ్లైతే అయితే సుపర్గా ఉన్నాయండి అవునండి సరేనండి మీకు వీలైనప్పుడు చెప్పండి అందరం కలిసి వెళ్దాం మళ్ళీ సెకండ్ టైం మూవీకి తప్పకుండా అండి తప్పకుండా అండి ఓకే అండి